ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పండుగలు కానీ అదేవిధంగా సంస్కృతిక సాంప్రదాయమైన పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ మన తెలుగు భాషను ఉట్టి పట్టేలా అందరికీ తెలిసేవిధంగా చుట్టు పక్కల వాళ్ళకి చుట్టు పక్కల గ్రామాల వారికీ విదేశీయులకు అందరికీ తెలిసే విధంగా ఈ పండుగ అనేది జరుపుకుంటారు అదేవిధంగా ఉగాది పండుగను కూడా ముఖ్యంగా విదేశాల్లో కూడా ఇప్పుడు ఈ పండుగను జరుపుకుంటున్నారు మన తెలుగు భాష గొప్పతనాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మన రాష్ట్ర సంస్కృతిక సాంప్రదాయాలను గుర్తించేలా గౌరవించేలా విదేశాల్లో కూడా ఇప్పుడు ఈ మన తెలుగు పండుగను జరుపుకుంటున్నారు అదేవిధంగా అక్కడ కూడా మన హిందూ మతాన్ని ప్రచారం చేస్తూ హిందూ మతాన్ని ఎక్కువగా పెంచుతున్నారు ఈ విధంగా మన తెలుగు భాష వారు కూడా ఎక్కువమంది అక్కడ పండగలు చేయడం ద్వారా అక్కడున్న దేశాలు ప్రజలు కూడా మన తెలుగు భాషను నేర్చుకుంటూ మన తెలుగు భాష గొప్పతనాన్ని పెంచుతున్నారు